నేను మీ దగ్గర నుంచి ట్యాక్సీ అనేది బుక్ చేశాను టూర్కి వెళ్ళడానికి కానీ మీ దగ్గర నుంచి నాకు ఎలాంటి సమాధానం రాలేదు ఐదర్ ట్యాక్సీ బుక్ అయిందా లేదా